మొత్తం మీదగా ఆరోగ్యం ఫిట్నెస్కు ఈత వల్ల కలిగే లాభాలు చాలా ఉన్నాయి ఎలా అంటే మనము ఈత ఈత కొట్టేటప్పుడు ఒక కసరత్తులాగా చేస్తాము దానివల్ల మన శరీరం పైన ఎంతో శ్రమ శ్రమ శ్రమతో కూడిన ప్రభావం పడడం వల్ల మన శరీరం అనేది చాలా ధృడంగా మారుతుంది ఈత కొట్టడం ఈత కొట్టే విధానంలో మనం ఎక్కువగా వాడేది మన చేతులు రెండు కాళ్ళు అందులోనూ చేతుల పైన శ్రమ ఎక్కువగా పడుతుంది రెండు చేతులతో మన ఛాతీ పైన ఉన్న నీటిని మనం వెనకకు తొయ్యడం వల్ల మరియు కాలు కింద మీద ఆడించడం ఊపడం వల్ల మనం నీటిలో తేలుతాము దీన్నే ఈత అని అంటాము ఈ ఈత నేర్చుకోవడం వల్ల ఏమిటంటే నీటి ప్రవాహాన్ని కిందికి తోసేటప్పుడు ఆ నీటిలోనే ఉండి మన చేతుల పైన మన కాళ్ల పైన పడే ప్రభావం వలన చేతులు కాళ్లు అనేవి చాలా దృఢంగా మారుతాయి అందువల్ల మనకి చేతులు కాళ్లనేవి చాలా అంటే చాలా దృఢంగా మారడం వల్ల మనము రోజు యోగా వ్యాయామం వ్యామాయం మరియు ఎక్సర్సైజ్ లాంటివి చేసినప్పుడు మనకు కలిగే ఈ శక్తి దృఢత్వం మనకి ఈత వల్ల వస్తుంది మరియు ఈ వ్యాయామం యోగా చేయడానికి మనం కూర్చోని ఎంతో ఓపికతో చేయాలి కానీ ఈత ఈత ఆడడం వల్ల మనకు ఆనందాన్ని ఇస్తుంది దానితో పాటు మనకి ఫిట్నెస్ కూడా వస్తుంది మరియు ఈ ఈత వల్ల చాలా ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి మనకు రక్షణ కూడా కలుగుతుంది ఈ ఈత వల్ల మరియు శ్వాస నియంత్రణలో ఎలా సహాయపడుతుంది అంటే మనం ఒక్కొక్కసారి నీటి ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల మనము నీటిలోనే శ్వాస బిగపట్టుకొని ఉంటాము ఇలా మనకి చాలా సార్లు అలవాటు అయిపోవడం వల్ల శ్వాస నీ శ్వాస నియంత్రణ కూడా ఎక్కువ అవుతుంది సహజంగా ఒక మనిషి నీటిలో శ్వాస నియంత్రణ ఎంతసేపు చేసుకోగలడో అంతా కంటే ఎక్కువగా మనకు స్వాత నియంత్ర శ్వాస నియంత్రణ చేసుకోవచ్చు మనము రోజు నేర్చుకోవడం వల్ల మనకు ఈ శ్వాస నియంత్రణ అనేది చాలా పెరుగుతుంది మరియు ఎప్పుడైనా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు అప్పుడు మనం ఉండే ప్రదేశంలో శ్వాస తక్కువ శ్వాస మట్టం తక్కువైనా మనకి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండేటువంటి ప్రదేశాలలో మనం ఉన్నా కానీ అప్పుడు మనకి ఈ శ్వాస నియంత్రణ మనం ఈతలో నేర్చుకునే కల వల్ల మనకి అప్పుడు మన జీవితాన్ని కాపాడుతుంది మరియు ఈ శ్వాస నియంత్రణ ఎలా సహాయపడుతుంది అంటే మనకి ఆరోగ్య శ్వాస సంబంధిత ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది మనకి తొందరగా అలసట రాకుండా మరియు మనలో ఎక్కువగా శక్తిని ఇచ్చేటట్టు ఉంటుంది ఈ శ్వాస నియంత్రణ వల్ల మనకి ఈతలోనే కాదు మరియు పరుగెత్తుతున్నపుడు కష్టపడేటప్పుడు మనం ఏదైనా మన శరీరాన్ని వంచి చెమటోడ్చి మనం పనిచేసే సమయాలలో కూడా మనకు ఈ ఈత వల్ల శ్వాస నియంత్రణ పెరగడం వల్ల మనకు ఇది అలా అలాంటి పరిస్థితులలో చాలా ఉపయోగపడుతుంది ఈత వల్ల ఆరోగ్య సమస్యలు రావు మరియు మన ఫిట్నెస్ పెరిగి మన మన మన శరీరం చాలా దృఢంగా మారుతుంది అంతేకాకుండా మనకి శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా శ్వాస నియంత్రణ పెరుగుతూ మనకి చాలా ఆరోగ్య సమస్యలు రాకుండా జరుగుతుంది ఈత వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అందులోనూ ముఖ్యంగా మనకి ఆరోగ్యా ఈతకి సంబంధించిన మొదటిలో మనం చెప్పేది శ్వాస నియంత్రణ అనేది చాలా పెరుగుతుంది మరియు మనకి శ్వాస నియంత్రణ వల్ల మనలో ఓపిక అనేది ఎక్కువగా ఉంటుంది ఓపిక ఎక్కువ పెరగడం వల్ల మనకు ఓపిక అనేది చాలా సందర్భాల్లోనూ మనకి చాలా ఉపయోగపడుతుంది ఈ కాలంలో మనుషులకు ఓపిక చాలా తక్కువ ఉంటుంది కానీ ఇలాంటి మనం వ్యాయామాలు చేయడం వల్ల మనలలో శ్వాస నియంత్రణ అనేది పెరిగి దానితో పాటుగా మనకు ఓపిక అనేది ఎక్కువగా అవుతుంది ఈత వల్ల మనకి ఇవే కాకుండా ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈత అనేది మనకి కా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది మనకి ఆనందాన్ని ఇస్తుంది మరియు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈత వల్ల